టెక్నాలజీ వల్ల అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఒకటి వ్యవసాయంలో ఎద్దులు దున్నాలి దాన్ని మనం ఇప్పుడు యాంత్రికంగా కోత మిషన్లు వచ్చాయి ట్రాక్టర్లు వచ్చాయి ఊడ్పు ఊడ్చే మిషన్లు వచ్చాయి అలాగే టెక్నాలజీ పరంగా చాలా సులభతరంగా ఉంది మరియు ఏదైనా సమాచారం మనకే ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి చేరవేయాలి అంటే చాలా టైమ్ పట్టేసేది ఇప్పుడు ఈజీగా వెంటనే మన సులభంగా సమాచారాన్ని మనవాళ్ళకి తెలియచే తెలియజేయ పరుస్తున్నాము ఫోన్స్ ద్వారా అనే అనేక విధాలుగా ఇంకా టెక్నాలజీ పరంగా ప్రతి బస్సు ఇప్పుడు మనం ఏదైనా బస్సులో ప్రయాణించాలంటే ముందుగానే అక్కడికి వెళ్ళి వెయిట్ చేయకుండా ముందుగానే మనకి మన కోసం ఒక సీట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు అక్కడ మాకు సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా అని ముందే తెలుసుకొని మేము ముందు ముందు చూపుతో అవి బుక్ చేసుకుని మేము వెళ్ళి అక్కడ ఈజీగా ప్రయాణించవచ్చు